హలో ఓలో డ్రైవరా మాట్లాడేది ఎక్కడి వరకి వచ్చారు మేము ఇక్కడ చాలా సేపు నుండి వే వేచి చూస్తున్నాము మీరు ఇంకా రావటం లేదు అంటే మేము ఆల్రెడీ ఆటో బుక్ చేసి ఒక వన్ అవర్ అవుతుంది మీరు వచ్చే టైం ట్వెంటీ మినిట్స్ చూపించిందని మేము ట్వెంటీ మినిట్స్ నుండి ఇక్కడే చూస్తూ ఉన్నాము మీరు ఇంకా రాలేదు ఎందుకోసమని అంటే మీరు మాకు ఎంత దూరంలో ఉన్నారు ఎంతసేపు అవుతుంది ఇంకా రావడానికి కొంచెం తొందరగా వచ్చేలా చూడరా మాకు మేము బయటికి వెళ్ళాలి టైమ్ అవుతుంది అంటే మీరు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్తే మరి వేరే ఆటో బుక్ చేస్తాము కదా మీకోసం ఇక్కడ ఆల్రెడీ ట్వెంటీ థర్టీ మినిట్స్ అవుతుంది చూస్తూ ఉన్నాము